చెప్పండి చెప్పండి చెప్పండి వాయిస్ క్లారిటీగా రావట్లేదు ఒకసారి ఓకే రేపా రేపు అయితే వెదర్ రిపోర్ట్లో చూస్తే వర్షం వస్తుందని చెప్తున్నారు అండి మేబీ ఎల్లుండి అయితే వెదర్ రిపోర్ట్ బాగున్నాది మీకు రేపు మార్నింగ్ అయితే ఎలా ఉందో కండిషన్ చూసి మేము చెప్తాము అంటే వర్షం అని చూపిస్తుంది దాన్నిబట్టి అయితే మీరు ఆలోచించండి కొంచెం వైజాగ్లో అది సోరి కాకినాడలో ఏమేమి వెళ్ళాలి అనుకుంటున్నారు ఎక్కడ ఏ ప్లేసెస్కి వెళ్ళాలని అనుకుంటున్నారు అవి బీచ్ అవన్నీ కూడానండి బీచ్ అలాంటివి అయితే వర్షంలో వెళ్ళలేము కదా కొంచెం ఓకే రేపు కండిషన్ బట్టి నేను చెప్తాను మీకు మార్నింగ్ అయినా స్టార్ట్ అవ్వచ్చు మీరు మీరు ఉన్నప్లేసెస్కి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్స్ డిఫరెన్స్ అండి ఓకే మేబి రేపు కండిషన్ బట్టి చెప్తే వచ్చేయి గలరు కదా తక్కువే కదా రేపు కండిషన్ అయితే మేము చెప్తాము మీకు వచ్చాక మీకు మేము పూర్తిగా అంటే డీటెయిల్గా హిస్టరీ మొత్తం చెప్తాము ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటి ఫస్ట్ అండి ఫస్ట్ టైమా రావడం ఇది ఓకే సో మేము ప్రతి ఒక్కటి చెప్తాము ఇక్కడ బీచెస్ అలానే అదే చక్క కోరంగి కూడా ఇక్కడ స్పెషల్ టూరిజం ఎక్కు ఎక్కువ టూరిస్టులు ఇక్కడికి వచ్చి అన్ని చూస్తారు ఇంకా మాకు ఇంకా చాలా ఉన్నాయి చాలా చూడాల్సిన ఉన్నాయి మీరు కొత్త అని చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కటి మేము చూపిస్తాము అలాగే ఫుడ్ టెస్ట్ చూడాలి చాలా ఉంటాయి ఇక్కడ స్పెషల్ కాకినాడ కాజా ఇలాంటివి అన్నీ కూడా మేము చూపిస్తాము అయితే మేము వెదర్ కండిషన్స్ బట్టి మేము చెప్తాము అప్పుడు మీరు స్టార్ట్ అవ్వండి ఓకే హ్యావ్ ఎ నైస్ డే అయిపోయింది డే ఓకే టుమారో కలుద్దాం